ఏంటండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఇది కూడా తెలియదా మీకు దీన్ని కబడ్డీ అంటారు అండి దాన్ని అలా ఆడితే ఆట ఆడుతాన్నారు అండి వాళ్ళు అది కబడ్డీ గేమ్ అండి ఎక్కడి నుంచి వచ్చారండి వేరే చోటు నుంచి వచ్చారా తెలియదా ఇది కబడ్డీ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ గేమ్ ఆంధ్రప్రదేశ్కి ఇది స్టేట్ గేమ్ లెక్క ఇక్కడ ఎక్కువమంది కబడ్డీ అని ఆడుతారు మీకు తెలియదా అసలు అయితే ఇది ఏంటి అనుకున్నారు రెండింట్ ఇది రెండు రెండు టీములు ఉంటాయి అండి మాకు ఆడుతారు అండి ఇక్కడ ఎక్కువగా ఆడుతారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఆడతారు ఏవైనా రెండు టీములు ఉంటాయి అండి రెండు టీములు ఉంటాయి అయితే అవతల కొంతమంది ఇవతల కొంతమంది నిలుచుంటారు అటో టీము ఇటో టీము అన్నమాట నిలుచున్నప్పుడు ఒకరు వెళతారు అవతలకి మధ్యలో లైన్ ఉంది కదా దాన్ని దానికి అవతలకి వెళ్ళి నూకుతు ఏదన్న మొత్తం కోర్ట్ అంతా బాగుంటుంది అండి అలాగే గీసుకుంటారు కోర్ట్ అంటారు అండి దాన్ని ఇప్పుడు అతను వెళ్ళి చెప్తు ఉంటాడు కదా దాన్ని కోర్టు అంటారు కోర్ట్ అనేది అక్కడ కోర్ట్ కోర్ట్ పట్టుకొని అలా వాళ్ళ ఎవరినో ఒకరిని ముట్టుకొని రావాలి అన్నమాట ఇవతల అబ్బాయి వెళ్ళి అవతల అంతమందిని కలిసి పట్టుకొని రావాలి ఎవరినో ఒకరిని పట్టుకొని వెనక్కి రావాలి ఎవరిని పట్టుకున్న వెనకకు రావాలి అలా పట్టుకోకుండా వెనకకు రాలేకపోయాడు అనుకో వాళ్ళ అందరిని ముట్టేసుకొని గట్టిగా పట్టేసుకున్నారు అనుకో ఇవతల వచ్చేటప్పటికి వాళ్ళకి పాయింట్ రాదన్నమాట అదే పట్టుకోకుండా ఎవరినో ఒకరిని టచ్ చేసి ఇలాగ ముట్టుకొని ఆ గీత దాటేశాడు అనుకోండి అప్పుడు వీళ్ళకి ఒక పాయింట్ వస్తుంది అన్నమాట వాళ్ళకు డబ్బు డబ్బులు ఇస్తారండి వాళ్ళు సరదాగా ఆడుకుంటారు ఇలాగా స్టేట్ గేమ్ కాబట్టి మామూలుగా అక్కడ స్కూల్స్లో ఆడిస్తారు తర్వాత ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి అప్పుడు ప్రైజ్ మనీ ఉంటా వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తారండి స్కూల్లో ఆడించిప్పుడు ఇస్తారు తర్వాత జాతీయ లెవెల్లో ఆడిస్తారు చెప్పండి ఏంటండి గట్టిగా ఇస్తారండి అంటే పెద్ద కప్పులు కప్పులు ఇస్తారు అండి ఇప్పుడు మనం క్రికెట్లో ఉంటే క్రికెట్ గురించి తెలుసా అండి మీకు క్రికెట్లో కప్పులు ఇస్తారు కదండి వరల్డ్ కప్లాగా అలా కప్పులలాగా ఇక్కడ కూడా కప్పులు ఇస్తారు ఇక్కడ కూడా కప్పు ఇస్తారు అండి ఇక్కడ కూడా కప్పు ఇస్తారు అండి ఎలాగో మరి అంతా కలిపి టీంగా ఒక జట్టుగా ఉండి వాళ్ళు ఆడుకుంటారు ఈ అబ్బాయి అవతలకి వెళ్ళినప్పుడు ఇ ఇటు నుంచి ఒక అబ్బాయి అటు నుంచి ఒక అబ్బాయి వెళ్తారండి అలాగ ఆడతారు దీనికి ఒక కోచ్ కూడా ఉంటారు అండి కోచ్ బయట ఉంటారు స్కూల్స్లో మాకు స్కూల్స్లో ఆడిస్తారండి స్కూల్స్లో ఆడిస్తారు కాలేజీలో ఆడిస్తారు నేషనల్ లెవెల్లో కూడా వెళ్తారండి జాతీయ లెవెల్లో అవును అండి అదే ఇది కబడ్డీ అంటారు అండి కబడ్డీ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గేమ్ అండి ఇది మన ఆంధ్రప్రదేశ్కి బాగా ఆడతారు అండి తెలుసు అండి తెలుసు అండి నేను చిన్నప్పుడు ఆడాను అండి ఇప్పుడు ఏమి ఆడను మగ పిల్లలు ఆడవచ్చు ఆడ వాళ్ళు కూడా ఆడవచ్చు అండి ఆడపిల్లలు కూడా ఆడతారు అండి ఆడపిల్లలు ఆడవచ్చు ఇంకా మగ పిల్లలు కూడా ఆడతారు స్కూల్ చిన్నప్పటి నుంచి ఆడిస్తారండి స్కూల్లో ఆడిస్తారు కాలేజీలో ఆడిస్తారు సరే అండి